ఆర్కె రెస్టారెంటే కదండీ నేను మీ రెస్టారెంట్ నుండి ఒక గంట క్రితం ఆహారాన్ని ఆర్డర్ పెట్టానండి అది నాకు ఆ డెలివరీ అబ్బాయి ఇచ్చాడు కూడాను నేను మీకు పెట్టిన ఆర్డర్ ఎమిటంటే దమ్ బిర్యానీ అలాగే ఒక ఫ్రై పీస్ బిర్యానీ రెండు పెట్టాను ఫ్రై పీస్ బిర్యానీ దమ్ బిర్యానీ రెండు కూడాని అవి నిలవ సరుకు ఇచ్చేశారండి మాకు నిలవది అది కనీసం దమ్ పీసులు కానీ లేకపోతే ఫ్రై పీస్ కానీ ఆ రైస్ కానీ పీసులుగా అసలు వేడే లేదండి అసలు పైగా అన్నం చూశారో లేదో కానీ పొద్దున చేసినట్టు ఉన్నారు అది అది గట్టిపడిపోయింది అంటే మీకు తెలుస్తుంది కదా మామూలుగా గడ్ల గట్ల కింద కట్టేసి మొత్తం చిరాగ్గా ఉందండి కనీసం మీరు మీ కొంచెం ఓవెన్లో పెట్టి కానీ వేడి చేసి కానీ కూడా ఇవ్వలేదండి చల్లగా ఉందండి మొత్తం బిర్యానీ అంతా అది అలా ఉండడం నాకు చాలా నచ్చలేదండి మీ రెస్టారెంట్ నుండి ఏదో మంచిగా ఉంటుంది బాగుంటుందని కొంచెం నాణ్యత అంతా మీకు ఇస్తారని చెప్పి నేను మీ రెస్టారెంట్ నుండి ఆర్డర్ పెట్టాను కాకపోతే ప్రస్తుతం ఇది మాత్రము వచ్చినా నేను పెట్టిన రెండు ఆహార పదార్థాలు నాకు పెద్ద నాణ్యత అనిపించలేదు అండి మీ నాణ్యత అంటేనండి అది చల్లగా ఉంది ఇంకొకటి ఏమిటంటే ఆ ఫ్రై పీస్ అయితే కనుక మొత్తం ముక్క చికెను అదే కోడి ముక్క కూడా అసలు చికెన్ ముక్క అనేది స్మెల్ కూడా వస్తుంది మీరు అది కావాలనే వేశారో లేకపోతే అనుకోకుండా అలా వచ్చేస్తూ కానీ నాకు తెలియదు మీరు మాత్రం అది నాకు నాణ్యతలేని సరుకు అనేది ఇచ్చారండి రెండు ఆహార పదార్థాలు కూడా నాకు అంత నచ్చలేదు ఎందుకంటే నేను ఎంతో ఆశతో తిడతామని మా నేను మా కుటుంబ సభ్యులు కలసి తిందామని పెట్టాను కాకపోతే మీ దగ్గర నుంచి ఇలాంటి ఆహారాన్ని పంపుతారని అయితే అనుకోలేదు నాకు కనీసం మళ్ళీ తాజాది ఏమన్నా పంపండి లేదా నా డబ్బులు నాకు వెనక్కి వేసేయండి అర్థమవుతుందా అండి అంటే మీరు కొంచెం ఎవరన్నా కస్టమర్ మీ దగ్గరికి రావాలంటే మీరు మంచిగా ఉండాలి కదండీ మీ సరుకు అనేది మీ ఆహార పదార్థాలు అనేవి కొంచెం నాణ్యతతో తాజాగా ఉండాలండి మీరు నాణ్యత లేదు అలాగే తాజాగా కూడా లేదు అంటే అది ఒకటేమో గడ్డకట్టేసింది ఇంకోటేమో స్మెల్ వస్తుంది అలా వాసన దుర్వాసన వస్తే కనుక ఎలా తింటారండీ కాబట్టి నాకు మీ ఆర్డర్ చేసినందుకుగాను నాకు ఎంత అయితే డబ్బులు అయిందో అంత డబ్బు వెనక్కి ఇవ్వండి లేదా దానికి తగిన ఆహార పదార్థాలు నాకు తాజా ఆహార పదార్థాలు ఏదైనా తిరిగి పంపండి ఏదో ఒకటి నాకు నిర్ణయించుకొని చెప్పండి